నేను పీఎంకేవీవై శిక్షణ కార్యక్రమాన్ని ఎప్పటి నుంచో ప్రారంభించాలి అనుకుంటున్నాను ఇంకా ఎంతో మంది ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం వల్ల వాళ్ళకు ఎలాంటి ఉద్యోగం లేకపోవడంతో వాళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు అందుకోసమనే నేను ఒక మంచి ప్రధాని ప్రధాని వ్యక్తితో మాట్లాడి ఈ పీఎంకేవీవై శిక్షణ గురించి కనుక్కొని బాగా ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను ఇన్ మా ఇంటి దగ్గర ఉన్న కొంత మంది నాకు తెలిసిన వాళ్ళని కొంత మందిని జూ తీసుకొని వాళ్ళకి మంచి శిక్షణ ఇవి ఇవ్వాలి అనే ఒక నా ఆలోచన నేనూ ఒక మంచి ప్రధానితోటి మాట్లాడి అన్ని కనుక్కొనే ఆలోచించి ఎలాంటి శిక్షణ ఇస్తే బాగుంటుంది వాళ్ళు ఎలా నేర్చుకుంటారు అని చెప్పేసి ఆలోచించి ఈయొక్క ఆలోచన తీసుకున్నాను మొట్టమొదటిగా మా ఇంటి దగ్గర ఉండే ఆంటీ వాళ్ళకు ఒక శిక్షణ ఇ ఇవ్వాలి వీళ్ళు ఏదైనా చెయ్యాలి సంపాదించాలి అనే ఒక ఆలోచన ఉండేది అందుకోసమని నేనూ నిర్ణయాన్ని తీసుకొని ఈ శిక్షణని పెట్టాలని అని చెప్పేసి పీఎంకేవీవైతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాను చాలా మంది ఖాళీగా ఉన్న వాళ్ళందరినీ కొంత మందిని ఒక గ్రూప్లా చేసి వాళ్ళందరినీ ఒక దగ్గర పిలుచుకొని వాళ్ళతో మాట్లాడి మీరు ఇలా చేస్తారా అని చెప్పేసి వాళ్ళని కనుక్కొని ఆయొక్క నిర్ణయాన్ని తీసుకున్నాను అలాగే ఆయొక్క శిక్షణ ఇప్పించాలి అని చెప్పేసి అందరికీ త కుట్టు మిషన్లు ఇప్పి ఇప్పించి వాళ్ళకి ఒక యొక్క శిక్షణని నేర్పించాను అలా నాయొక్క ఆలోచన అనేది అది ఒక సి గొప్ప పేరుగా మారింది ఇంకా అందరు అంటున్నారు ఈయొక్క శిక్షణ నేర్చుకోవడం వల్ల మాకు చాలా మంచి కలిగింది అని చెప్పేసి అనుకుంటున్నారు ఇంకా నాకు కూడా ఒక గుర్తింపు ఉంటుంది నాకు మంచి పేరు ఉంటుంది అని చెప్పేసి నేను పీఎంకేవీవై శిక్షణని తీసు ఈయొక్క నిర్ణయాన్ని తీసుకున్నాను